ఈ ప్రాంతంలో చాలా రకాల పక్షులు ఉంటాయి రామ చిలుక పిచుక కాకులు ఇలా చాలా రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి అందులో నాకు రామ చిలుక అంటే చాలా ఇష్టం అది చూడటానికి చాల అందముగా ఉంటుంది రామ చిలుక మాట్లాడుతూ ఉంటుంది నాకు దాన్ని చూస్తే చాలా సంతోషం వేస్తుంది